హలో హలో నమస్తే మేడం అవునవును మేడం అవును మేడం మీ ఓకే మేడం మీ టీ స్టాల్లో ఏ టీ స్పెషల్ మేడం మేడం ఆ టీ కాదు మేడం మీదాంట్లో స్పెషల్ ఏమి అడుగుతున్నాను కాదు మేడం టీనే మేడం ఓకే మేడం స్నాక్స్ వచ్చేసి మాకు సమోసా కావాలి మేడం అవైలబుల్ ఉందా మేడం ఓకే మేడం మాకు స్పెషల్ సమోస కావాలి మేడం ఎంత పడుతుంది మేడం అవును మేడం ఎందుకు మేడం టీ ఎంత కాస్ట్ మేడం ఓకే ఓకే మేడం మేడం మాకు ఇంట్రెస్ట్ చె మేడం ఈవినింగ్ ఫోర్ కల్లా తీసుకుంటాండి మేడం రేపటినుంచి నుంచి డైలీ వస్తాం మేడం మీకు డైలీ ఆర్డర్ పెడతాం డైలీ మేడం మాకు ఓకే మేడం థ్యాంక్స్